మనకి అంతకుముందు కాలంలో చూసినట్లయితే ఓన్లీ జీవిత బీమా అనేది స్టాక్ మార్కెట్కు సంబంధం లేకుండా ఉండేది ఎప్పుడైతే మనిషి చనిపోకుండా ఫుల్గా పేమెంట్ చేసినట్లయితే ఆ మొత్తం సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఉన్న భీమాపై మెచ్యూరిటీ కలిపి మనకి ఇవ్వటం ఎంతైతే మెచ్యూరిటీ అని రాస్తారో ఆ మెచ్యూరిటీ బాండ్ మీద రాసిన దా దాన్ని బట్టి మీన్ మనకి ఇవ్వడం జరుగుతుంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రెండు వేల సంవత్సరం తర్వాత మనకి ఇప్పుడు బీమా రంగంలోకి స్టాక్ మార్కెట్టుకు సంబందింత పాలసీలు కూడా వచ్చి ఉన్నాయి అవి ఎలా అంటే ఇప్పుడు మనము పెట్టే డబ్బుపై బీమా పాలసీ ఇస్తారు ఆ వచ్చిన డబ్బులు ఏం చేస్తారంటే మన మన డబ్బుల్ని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు అది యూనిట్స్ రూపంలో ఉంటుంది మనము ఈరోజు కొన్న యూనిట్సు రేపటికి ఎంత అవుతుంది వచ్చే సంవత్సరం ఎంత అవుతుంది ఒక పది సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అన్న దాన్ని బట్టే మనకి మన యొక్క డబ్బులు బీమా పెయ్ వచ్చే అవకాశం ఉన్నది బోనస్లాగా వచ్చే అవకాశం ఉన్నది ఇది ఇది మార్కెట్ యొక్క రిస్క్పై ఆధారపడి ఉంది ఒక్కోసారి మార్కెట్ విలువ పెరుగుకుంటూ వెళ్ళినప్పుడు మన యొక్క యూనిట్స్ విలువ కూడా పెరిగి మనకి ఎక్కువ డబ్బులు రావడానికి ఆస్కారం ఉంది అది కూడా మనకి గతంలో తీసుకున్న మెచ్యూరిటీ కై కంటే కూడా అది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కానీ అదే సమయంలో రిస్క్ కూడా ఉన్నది ఎలా అంటే మార్కెట్టు ఇప్పుడు ఒకోసారి కొన్నిసార్లు కొన్ని యుద్ధాలు కొన్నిసార్లు కొన్ని దేశాల మద్య యుద్ధాలు జరుగుతున్నట్లయితే అది మార్కెట్ మీద మనకి ప్రభావం చూపిస్తుంది అలా మార్కెట్ మీద ప్రభావం చూపినట్లయితే మన యొక్క యూనిట్స్ యొక్క విలువ ఒక్కసారిగా తగ్గిపోయి మొత్తము మన డబ్బులు అన్నీ తగ్గిపోయే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూసినట్టయితే గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా స్టాక్ మార్కెట్లు తాత్కాలికంగా పడిపోయినా కూడా దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని ఇస్తున్నాయి కాబట్టి మనము బీమాని పెట్టుబడిగా ఖచ్చితంగా చూడవచ్చు ఎందుకంటే ప్రతి మనిషికి ఖచ్చితంగా బీమా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఎవరు ప్రాణానికి ఎవరికి ఎంత పెద్ద ధనవంతుడైనా కానీ గ్యారంటీ లేదు కాబట్టి మీరు బీమా మరియు పెట్టుబడి ఉండేలాగా స్టాక్ మార్కెట్ యూనిట్స్ ద్వారా మీరు పెట్టుబడి పెట్టవచ్చు అలాగే బీమా గురించి బీమా ఏజెంట్లు మనకి ఏం సమాచారం ఇస్తారంటే మీరు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని డబ్బులు కట్టినట్లయితే మీకు ఒక్క పదిహేను సంవత్సరాల తర్వాత కానీ ఇరవై సంవత్సరాల వాయిదాల తర్వాత కానీ ఇన్ని డబ్బులు వచ్చే సం వచ్చే అవకాశం ఉంది అలాగే కొన్ని పాలసీలు ఎలా ఉంటాయంటే మీరు కట్టాల్సిన పదిహేను సంవత్సరాల్లో ఓన్లీ సగం రోజులుకు మాత్రమే మీరు చెల్లించినట్లయితే మీకు మొత్తం పదిహేను సంవత్సరాల వరకి లైఫ్ ఇన్సూరెన్సు వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి వాళ్ళు సమాచారం ఇస్తారు అలాగే ఇందులోనే మనకి ప్రతీ సంవత్సరం చెల్లింపు చెయ్యటానికి అలాగే రెండు రకాలుగా ఎల్ఐసీలు మనకి టర్మ్ పాలసీలు మరియు నార్మల్ ఎల్ ఐ సీ పాలసీలు రెండూ ఉంటాయి వీటి గురించి కూడా బీమా ఏజెంట్లు మనకి సమాచారం ఇస్తారు